నేను మా తోటలో రకరకాల చెట్లు పెట్టాను వాటి ద్వారా రకరకాల పండు వస్తాయి ఉదాహరణకు జామ తోటి నుండి జామ ద్రాక్ష తోట నుండి ద్రాక్ష పపాయ తోట నుండి పపాయ మామిడి తోట నుండి మామిడికాయలు టమాట తోట నుండి టమాటాలు క్యారెట్లు ఇలా రకరకాల పంటలు పండిస్తాను నా పది పదిహేను ఎకరాల పొలంలో అన్ని ఎక్కువగా తోటలో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫేమస్ అయితుంది కాబట్టి మంచి డ్రాగన్ ఫ్రూట్ బాగా దిగుమతిలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని నేను పండిస్తున్నాను ఇలా చేయడం వల్ల నేను ఎక్కువగా ఇలా తోటలనేది పండిస్తూ ఉంటాను అవన్నీ అది మొత్తం సేంద్రియ పద్ధతిలోనే ఏ పండిస్తుంటాను అలా సేంద్రియ పద్ధతిలో పండించడం ద్వారా నాకు దిగుమత అనేది ఎక్కువ వస్తుంది అంతే కాకుండా నాకు పర్యావరణం అనేది కలుషితం కాకుండా ఉంటుంది అలా పర్యావరణం కలుషితం కాకుండా ఉండటంతోనే పాటు పర్యావరణంలో ఉన్న మనుషుల జంతువుల అవసరాలు కూడా నా నా నుండి తీరుతాయి అది ఎలా అంటే నేను ఇప్పుడు మా తోటలోకి ఏవన్నా జంతువులొచ్చిన్నప్పుడు ఇప్పుడు అడవులన్నీ కొట్టేయడం ద్వారా మా కోతులు అన్ని ఇటే వస్తున్నాయి అందుద్వారా నా కొబ్బరి చెట్టులో ఉన్న కొబ్బరికాయలు ఇంకా టమాట తోటలోని టమాటాలు ఇంకా అన్ని కూరగాయలు పండ్లు వాటికి వేస్తున్నాను అలా వేయడం వల్ల కూడా వన్యప్రాణులను రక్షించా చూసుకోగలుగుతున్న అని నమ్మకం నాకు వచ్చింది అంతేకాకుండా తోటలోని అన్ని జీవుల నుంచి వెళ్లి నేను సేంద్రీయ పద్ధతిలోనే పండిస్తున్నాను ఉదాహరణలకు మిద్దె చేపల పెంపకం పెట్టుకున్నాను ఆ వచ్చే చేపల పెంపకంలోని వచ్చే నీరు తోటి ఆ నీరును పొలాలకు పారిస్తున్నాను తోటలోకి పారించడం వల్ల ఆ మొక్కకు ఎక్కువగా కలుషి ఎక్కువగా నీరు రండి అన్ని పోషకాలభించి మంచి మంచి పంటతో అది అభివృద్ధి చెందుతుంది దీనివల్ల మా పంట అనేది ఎక్కువగా లాభం పొందుతుంది మంచి పెట్టుబడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుమతి వస్తుంది ఇంకా మా చుట్టుపక్కల ఉన్న నైబర్స్కి కూడా నేను పంచుతూ ఉంటాను కూరగాయలు తో పండ్లు అనేది మళ్లీ ఇట్లా కోతులు బర్రెలు ఆవులు ఇలాంటి వన్య జీవులకు కూడా నేను ఇస్తూ పండ్లనేవి వేస్తూ ఉంటాను దీనివల్ల పర్యావరణంకి కలుషితం కాకుండా పర్యావరణం అనేది మంచిగా ఉంటది